హలో చెప్పండమ్మా అవునమ్మ తప్పకుండమ్మా అన్ని రకాలు మన షాప్లో దొరుకుతియి బట్టలు పాంట్ షర్ట్లు కాని చీరలు కాని జాకెటు ముక్కలు కాని పెళ్ళికి అవసరమయ్యే సామాన్లు మొత్తం దొరుకుతాయి అమ్మా పట్టు చీరలు ఉన్నాయి కాటన్ సారీస్ ఉన్నాయి ధోతీలు ఇవి కూడా అన్ని ఉన్నాయ్యమ్మ టీ షర్ట్సు ఉన్నాయి పాంట్లు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయ్యమ్మ మీకు ఇప్పుడూ అన్ని రకాలు ఉన్నాయ్యమ్మ ఇప్పుడు వచ్చే కొత్త మోడెల్స్ కూడా రామ్రాజ్ కాని లేకపొతే కాటన్ ధోతీస్గాని సిల్క్ ధోతీస్ కాని ఇట్లాగే అకేషన్లకి సంబంధించి పట్టు వస్త్రాలు కాని అయి కూడా ఉన్నాయ్యమ్మ అన్ని రకాలు దొరుకుతాయి మా దగ్గర ఏ ఏ సారీస్ అమ్మ పైతానీ సారీసా ఓహ్ ఓకే ఓకే అమ్మ పైతానీ సారీసు ఉన్నాయి ఉన్నాయి తప్పకుండా రండి కాస్ట్ వచ్చేసేసి మీకంతా రేట్ తక్కువేనమ్మా ఫోర్ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట సూరత్ నుంచి వస్తాయి భ బాగుంటుంది క్వాలిటి బాగుంటుంది లేదమ్మ వీటికి రీప్లేస్మెంట్ అనేదేమి లేదు కాని ఏదన్నా కలర్ పోతే మాత్రం తెచ్చిస్తే మేము కొత్తది రీప్లేస్ చేసి ఇస్తాం ఓన్లీ కలర్ వరకు మాత్రం ఫుల్ గ్యారెంటి తప్పకుండా అమ్మ ఓకే ఓకే అమ్మా తప్పకుండా నేను అడ్రసు మీకు వాట్సాప్లో పంపిస్తానమ్మా రండి తప్పకుండా విసిట్ రండి ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యు ఉంటాను బాయ్